లోపలికి రావచ్చా సార్ బి నవ్య సార్ చెప్పండి సార్ సారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ అవును సార్ లేదండి వద్దండి వద్దండి నేను మార్చుకుంటానండి చదువుతున్నానండి వద్దండి ఈ సారి నుంచి చదువుతాను సార్ చూపిచ్చాను సార్ మా అమ్మగారండి చూశారండి

ఏమనలేదండి ఈసారి నుంచి బాగా చదుకో అన్నారండి ఈ రోజు యూనిఫార్మ్ ఉతికానండి ఈసారి నుంచి వేసుకొస్తాను సార్ కుట్టిచ్చారు సార్ యూనిఫార్మ్ నమోషి ఎం కాదు సార్ వేసుకొస్తాను సార్ వేసుకొస్తాను సార్ రెండు జడలు వేసుకున్నాను సార్ వద్దు సార్ సరే సార్ సరే సార్ మార్చుకుంటాను సార్ సరే సార్ సరే సార్ సరే సార్

సరే సార్ సరే సార్ థ్యాంక్ యు సార్ సరే సార్